వార్తలను అనుసరించమని యువతరాన్ని ప్రోత్సహిస్తారా ప్రోత్సహిస్తాం ఎందుకంటే ఇప్పడు వచ్చేటటువంటి వార్తలు అనుసరించాలని మేము వారిని ప్రోత్సహించం ఎందుకంటే ఇప్పడు రాజకీయ పరంగా ఒకరినొకరు ఒకరు పరస్పరం తిట్టుకుంటూ ఉంటున్నారు మరీ అవి ఎంత అసహ్యంగా ఉంటున్నాయో చూడలేం అందువలన ఈ రోజుల్లో వార్తలను అనుసరించమని మేము చెప్పం వార్తను అనుసరించడం వల్ల కలిగే లాభాలు ఈ రోజుల్లో అయితే మనకు ప్రజలకు ఏ విధంగానూ అవి ఉపయోగపడవని నేను నమ్ముతున్నాను